కొంతమంది సెల్లును చూసి లాక్డౌన్లో కొంతమంది చూసి ఏమి అన్నా లాక్డౌన్లో బాగా పిల్లలు సెల్లు వాడి వాడి ఇప్పుడు కళ్ళ అద్దాలు కూడా వచ్చినాయి సైట్ వచ్చింది వాళ్ళకి కూడా కొంతమంది ఇప్పుడు అప్పుడు వాళ్ళ డాడీ మమ్మీ ఇట్లా జూమ్ క్లాసులు వింటారు కదా అని ఫోన్లు కొనిచారు ఆ టూ మంత్స్ కోసం ఫోన్ కొనిస్తే ఇప్పుడు ఆ పిల్లలు చాల సైట్ వచ్చింది ఒకొక్కరికి ఇప్పుడు ఆ ఫోన్ల వలన ఫోన్లు బైకు ఫోన్లు చేయబట్టి ఇప్పుడు ఆ పిల్లలు మొత్తానికి స్కూలుకు పోవట్లేదు ఏమన్నా అంటే ఫోన్ కావాలి టీవీ కావాలి ఇప్పుడు టీవీలలో ఫోన్ కావాలి టీవీ కావాలి అని ఏడుస్తున్నాను ఒకవేళ ఫోన్లో రీఛార్జ్ అయిపోతే ఇక పిల్లలు ఊరికే ఏడుస్తు ఉంటారు నాకు ఫోన్లో రీఛార్జ్ చేయిపి డాడీ అని అంతే ఏడుస్తు ఉంటారు ఫోన్లో రీఛార్జ్ అయిపోతే ఇప్పుడు అది కూత ఇప్పుడు జూమ్ క్లాసులు అయిపోయినంక స్కూల్ కాబట్టి ఇప్పుడు మరల సినిమాలు సెల్లులలో చూస్తు అంత పిచ్చి పబ్జిలు ఫ్రీ ఫైర్లు సెల్లులతో పిల్లలకు చాలా కష్టాలు వస్తున్నాయి పబ్జి పబ్జి ఫ్రీ ఫైర్ ప్లే చేయబట్టి గేములు చేయబట్టి పిల్లలు చాలా ఆత్మహత్యకు గురైతున్నారు పబ్జి వాడిన వాళ్ళు మనం చూస్తుండగా కొంతమంది పిచ్చి వాళ్ళు అవుతున్నారు ఇప్పుడు పబ్జి వాడిన వాళ్ళు వాళ్ళు కూడా చాలా పిచ్చోలు అవుతున్నారు కొంతమంది ఫ్రీ ఫైర్ ఆడి కుత పిచ్చోలు అవుతున్నారు సెల్లు లేకుంటే వాళ్ళు బతకకుండా అవుతున్నారు సెల్లు లేకుంటే వాళ్ళు మొత్తానికి బతకకుండా అవుతున్నారు ఇప్పుడు కొంతమంది టీవీలకు గురి అయ్యారు కొంతమంది టీవీ లేకుంటే రీసెంట్గా మా ఊళ్ళో ఒక ఆయన టీవీ లేకుంటే ఆయన ఆగడు ఆయన అంతే ఎక్కడికైనా విలేజ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కానీ టీవీ టీవీ కావాలి అని అంటాడట వాళ్ళ డాడీ చెప్తాడు ఏమంటే బొమ్మలు ఛానళ్ళు సినిమాలు ఎప్పటికి ఇంట్లో ఉండి టీవీ రీచార్జ్ అయిపోతే చాలు ఇంట్లో మొత్తం ఇంట్లో మొత్తం గయ్య గయ్య చేస్తాడు బొమ్మలు చూస్తు ఏమన్నా బయటికి వచ్చిన క్రిష్ చేస్తుంది మోటుపట్లు అతున్నాయి నేను ఇంటికి పోవాలి దారా గేమ్స్ ఆడుకుందాం అంటే మా పిల్లలతో అంటే లేదు గేమ్స్ ఆడుకోను నేను నాకు టీవీ కావాలి ఫోన్ కావాలి అని అంటారు పిల్లలకు చాలా ఆత్మహత్య పబ్జి ఫ్రీ ఫైర్లు చేరబట్టి పిల్లలు చాలా చెడిపోతున్నారు సెల్లులు టీవీలు చేరబట్టి పిల్లలు బాగా చెడిపోతున్నారు పబ్జి ఫ్రీ ఫైర్లు బ్యాన్ చేయాలని కోరుతున్నాను